ధన్యవాదాలండి ధన్యవాదాలండి నమస్తే మేడం ఏం కావాలి మేడం మీకు మేడం ఏం కావాలి మేడం మీకు చెప్పండి మేడం ఏ లిస్ట్ ఏంటో చెప్పండి మేడం పప్పెంత కావాలి పంచదార ఎంత కావాలి మినపప్పు ఎంత కావాలి చింతపండు ఎంత కావాలి చెప్తే దాన్ని బట్టి లెక్క చూసి కట్టిస్తాను మేడం మీకు ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం

ఓకే మేడం ఇడ్లీ రవ్వ అలాంటివి ఏమీ వద్దాండి ఓకే మేడం ఓకే మేడం బియ్యం బస్తా పన్నెండు వందలు పడుతుంది మేడం అలాగే మేడం అలాగేనండి అలాగేనండి

సరేనండి ఓకే అండి అలాగే మేడం అంతేనండి ఇవన్నిటికీ నాలుగు వేల ఆరు వందలు అవుతుందండి కట్టేయమంటారాండి ఒక అరగంట సమయం పడుతుందండి మీరు బయటికి వెళ్ళి వస్తే ఈలోపు కట్టేసి ఉంచుతానండి సరుకులన్నీ సరేనండి పొట్లాలన్నీ కట్టేసి మీకు రేటేసి మీకు చెప్తాను అదే నాలుగు వేల ఆరు వందలండి మీరు బయటికి వెళ్ళి వచ్చేసరికి నేను పొట్లం కడతానండి సరే అండి సరిపోయిందండి మళ్ళీ మళ్ళీ మీరు రావాలండి మా షాప్కి తప్పకుండా మా మా దగ్గర వస్తువులన్నీ చాలా నాణ్యతతో కూడిన వస్తువులు అమ్ముతామండి మేము ఈ వస్తువులు చూసి మీరే మళ్ళీ మళ్ళీ రావాలి సరే మేడం నమస్తే మేడం ధన్యవాదాలండి